హలో హలో గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు ధన్యవాదాలు అండి మా పక్కన ఖాళీ సిలిం గ్యాస్ సిలిండర్ మాకు దొరికిందండి దయచేసి ఈ సిలిండర్ను రద్దు చేయగలరు మళ్ళీ నెక్స్ట్ టైం మేము గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకుంటాము ఈ సారి మాకు మా నెంబర్ను రద్దు చేయగలరని మా బుకింగ్ అయిన ఐడీ నెంబర్ను రద్దు చేయగలరని కోరుచున్నాము ధన్యవాదాలండి ఓకే అండి క్లియర్